నాకు ఇష్టమైన సీజన్ వచ్చేసి వర్షాకాలం ఎందుకంటె బాగా ఎండలు కొట్టి కొట్టి ఒకేసారి వర్షం పడడం వల్ల వాతావరణం చల్లగా మారుతుంది అదే టైం అనేది చాలా బాగుంటుంది అందుకే నాకు ఆ వర్షాకాలం అంటే చాలా ఇష్టం